ఉబర్ అండి

ఆర్ఆర్ పేట వస్తారండి ఇద్దరమున్నాం ఇద్దరమేనండి పెద్ద బ్యాగ్స్ కూడా ఏమి లేవు ఇక్కడికి ఎంతసేపటిలో వస్తారండి ఇంకా ఫాస్ట్గా రండి అంకుల్ చూస్తున్నాం మీకోసం ఓకే అండి రైట్